చెప్పమ్మా రా రా లోపలికి రా ఏంటి ఏ క్లాస్ జరగట్లేదా ఈ టైంలో బయటికొచ్చావు ఏం ఏం పేరమ్మా మీ పేరు అహా మీరేనా రామ్మా అదే నేనే రమ్మన్నానమ్మా మీ క్లాస్కి అహా పంపిచ్చి పిలిపించా నేనే అదే మీ ఏమమ్మా ఏంటవడం మీ చదువేంటిరా ఇలా ఉంది ఇలా అయితే కష్టం మరి చూసుకున్నావా నీ ప్రోగ్రస్ కార్డ్లు అవీని ఇప్పుడు ఆఫ్ ఆఫర్లీ ఆఫర్లీ మీ అటెనెన్స్ కాదమ్మా నేను మాట్లాడేది మీ అటెనెన్స్ బాగానే ఉంది మీ పర్ఫామెన్స్ అనేది కొంచెం అలా అలా తగ్గుతుంది యూనిట్ యూనిట్కి ఆ ఫస్ట్ జరిగే యూనిట్ టెస్ట్లో బాగానే మార్కులు బాగానే మార్కులు వచ్చినయ్ రెండోది బాగానే వచ్చింది ఈ క్వార్టర్లీ కొచ్చినప్పుడికి మొత్తం తగ్గిపోయింది దాని తర్వాత మళ్లీ వచ్చిన ఆఫర్లీకి మొత్తం ఒక సబ్జెక్ట్ రెండు సబ్జెక్ట్లు ఫెయిల్ అయిపోయావు ఇలగైతే నువ్వు తర్వాత తరగతికి ప్రమోట్ చేయడం అనేది జరగదు మరి ఉన్న క్లాస్లోనే వచ్చే సంవత్సరం కూడా ఈ క్లాస్లోనే ఉండిపోతావు మీ ఏం చేద్దామంటావు చెప్పు మరి నువ్వేమో ఇలా చదివితే మరి మేం ఎలా ప్రమోట్ చేస్తాం చెప్పు నిన్ను మార్కులు తెచ్చుకుంటేనే కదా మేం ప్రమోట్ చేసేది ఇంటి దగ్గర అసలు చదువుతున్నావా మీ ప్రోగ్రస్ కార్డ్లు మీ పేరెంట్స్కి ఏమన్నా చూపించావా అసలు ఎవరు సంతకం పెడుతున్నారు సంతకం ఎవరు పెడుతున్నారు అసలు ఆయన చూసే పెడుతున్నారా లేకపోతె నువ్వే పెట్టేస్తున్నావా ఏమన ఏమన ఏమనట్లేదా నిన్ను అసల నేను మాట్లాడనా ఒకసారి మీ నాన్న గారితో అహా అసలు ఆయన చూసి పెడతన్నాడా లేకపోతే మార్క్స్ చూసి ఓ ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయినావు కనీసం ఏమనకుండా ఎలా వదులుతున్నారు అసల కాలేజ్ స్కూల్ కొచ్చి కనపడాల కదా ఇలా మార్కులు తక్కువస్తున్నాయ్ ఏంటని వాళ్ళన్నా కనపడాలి కదా అదీ నువ్వనుకుంటున్నావ్ అంతే నీ భ్రమలో ఉన్నావ్ నువ్వు చదువుతున్నా అని అనుకుంటున్నావు కానీ అవి ఏమవుతున్నాయంటే నీ అశ్రద్ధ లేకపోతే ఇగో ఇప్పుడు ఎలా ఉన్నావ్ చూడు నువ్వు అసలా జుట్టూ ఆ కట్టింగ్ ఏంటి అది స్టూడెంట్ అలా ఉంటాడా అసలు విద్యార్థి అనేవాడు కిందేమో చెప్పులేసుకొచ్చావ్ ఆ యూనిఫామ్ యూ యూనిఫామ్ అనేది యూనిఫామ్లా ఏసుకు రావాలి ఓ షూస్ అనేది లేదు చెప్పులు ఏసుకొత్తన్నావ్ పైగా మీ క్లాస్ సార్ ఏమో కొంతమంది పేర్లిచ్చాడు దాంట్లో కూడా నీ పేరు ఉంది అల్లరి ఎక్కువవుతుందట మరి నీది కూడాను ఇప్పుడు నువ్వు మంచి మర్క్స్ తెచ్చుకుంటేనే నీ భవిష్యత్ బాగుంటది నీకు ఎప్పుడైతే పునాది బాగుంటదో అప్పుడే ఇళ్లనేది గట్టిగా నిలబడతది అదే విధంగా నువ్వు ఎప్పుడైతే బాగ చదువుకుంటావో నీ భవిష్యత్ అనేది అంత బావుంటది నువ్వు ఇప్పుడే అల్లర చిల్లరగా లేకపోతే యూనిఫామ్ను స్కూల్ రూల్స్ పాటించకుండా చదవకుండా ఉన్నావంటే కొంచెం ఎదిగిన తర్వాత నీకు జీవితం మీద మంచి అవగాహన అనేది ఉండాలంటే నువ్వు బాగా చదువుకోవాలి అర్ధమవుతుందా యూనిఫామ్ వేసుకొత్తవా మంచిగా రేపటి నుంచీ నీ షూ ఎదీ నీ షూ ఎందుకు వేసుకు రాలేదు చెప్పు షూ ఏమైంది చిరిగిందా లేకపోతే పాడైపోతే పాడైపోతే కొనలేరా మీ నాన్న గారు నేను మాట్లాడనా లేకపోతే నేను కొనివ్వనా నువ్ మార్క్స్ మంచిగా మర్క్స్ తెచ్చుకుంటానంటేనే మీ ఫాదర్ని ఏం పిలవను లేదంటే నేనే మీ ఇంటికి ఫోన్ చేసి మీ ఫాదర్ని ఒకసారి రమ్మంటాను నువ్వు ఇలాగుంటే గనకా ఈ మీ మీ పేరెంట్స్ ఏమనుకుంటారంటే మేమేమో చదివించట్లేదు మేమెంత గింజుకున్నా కానీ ఇంటి దగ్గర హోమ్ వర్క్లనేవి చేయాలి ఇంటి దగ్గర చెప్పిన వర్కు అలా చేస్తేనే నువ్వు చదువనేది ముందుకెళ్తది నీకు ఏంటి ఏం చేద్దామంటావు చెప్పు మీ పేరెంట్స్తో మాట్లాడమంటావా నువ్వే ఇంప్రూవ్ అవుతావా సరే అయితే ఇకనుంచైనా బుద్దిగా ఉండు వెళ్ళు క్లాస్కెళ్ళు క్లాస్ టైం అవుతున్నట్టుంది ఎవరున్నారు క్లాస్లో ఇప్పుడు మ్యాథ్స్ సారా హిందీ సారా ఆయన లోపలికి రానివ్వడేమో ప్రిన్సిపాల్ రూమ్కెళ్ళానని చెప్పి లోపలికి వెళ్ళు నాకు ఇలాంటి కంప్లయింట్ మళ్లీ రాకూడదు వెళ్ళు